పాత మొబైల్సు అలాగే ప్రస్తుత స్మార్ట్ఫోన్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి పాత మొబైల్స్లో కేవలం కాల్స్ చేయడం లేకపోతే మెసేజ్లు పంపడం వంటి ప్రాథమిక ఫంక్షన్స్ మాత్రమే పరిమితమై ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత స్మార్ట్ఫోన్లు కెమెరా ఇంటర్నెట్ అప్లికేషన్స్ మరియు ఇంకా చాలా ఫీచర్లతో వస్తున్నాయి ప్రస్తుత స్మార్ట్ఫోన్లు చాలా వేగంగా అలాగే మంచి ప్రాసెసర్లతో వస్తున్నాయి ఇవి మరింత వేగంగా పని చేస్తున్నాయి పాత మొబైల్స్లో చిన్న మరియు తక్కువ రిజల్యూషన్స్తో కూడిన స్క్రీన్లు కలిగి ఉండేవి ఇప్పుడు ఉన్న స్మార్ట్ఫోన్లు పెద్ద హై రిజల్యూషన్స్తో మరియు టచ్ స్క్రీన్లతో వస్తున్నాయి పాత మొబైల్స్లో కెమెరాలు కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉండేవి ప్రస్తుత స్మార్ట్ఫోన్లు అలాగే ఇప్పుడు ఉన్న స్మార్ట్ఫోన్లో మల్టీ కెమెరా సె సెటప్లు అలాగే హై రిజల్యూషన్స్తో మరియు వీడియో రికార్డింగు వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే కనుక ప్రస్తుత స్మార్ట్ఫోన్లు పాత మొబైల్స్ కంటే ఎక్కువ సమయం పాటు పని చేస్తున్నాయి పాత మొబైల్సు టూ జీ లేదా త్రీ జీ నెట్వర్కులు మాత్రమే సపోర్ట్ చేసేవి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్మార్ట్ఫోన్లు ఫోర్ జీ అలాగే ఫై జీ నెట్వర్కులను కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఫోర్ జీ అలాగే ఫై జీ నెట్వర్కులు చాలా వేగంగా అలాగే హై స్పీడ్ ఇంటర్నెట్ కలిగి ఉంటున్నాయి నేను ప్రతి నెల నా రీఛార్జ్ కొరకు నేను మూడు వందల రూపాయలు కేటాయిస్తాను అది నాకు ఇరవై ఎనిమిది రోజులు అన్లిమిటెడ్ కాల్స్తో అలాగే వన్ జీబీ డేటా కలిగి వస్తున్నాయి